రైతుల పండించిన పంటను మార్కెట్లోకి అమ్మడానికి మార్కెట్ యాజమానులకు రైతులకు మధ్యన మధ్యవర్తులు ఉన్ ఉండేవారు వీళ్ళు మనకు వెంటనే డబ్బులు ఇచ్చి కొంచెం తక్కువ ధరకు మన దగ్గర కొనుక్కొని మార్కెట్లో వాళ్ళు తగిన ధరకు అమ్ముకొని లాభం పొందుతూ ఉంటారు అయితే ఇది రైతుకు జరుగుతున్న అన్యాయం అని మనం చెప్పవచ్చు ఎందుకంటే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకునే స్తోమత లేక అక్కడ తెలిసిన వారు లేక అక్కడ అందరూ కూడా ఒక్కటై రైతు దగ్గర దోచుకుని ఆలోచనలో ఉండటం వలన రైతుకు నష్టం జరుగుతుంది ఈ దోపిడీ అనేది కాలక్రమేణ ఇప్పుడు తగ్గింది ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా మన భారతదేశ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రైతుల దగ్గర స్వయంగా ప్రభుత్వమే ఒక ధర నిర్ణయించి ఆ ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది దీనివలన రైతు అనేవారు ఇప్పుడు లాభాల బాట పట్టారు దోపిడి అనేది లేకున్నా రైతు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర ఇచ్చి రైతు కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నారు